భారతదేశంలో ముఖ్యమైన ల్యాండ్మార్కులు అలాగే పర్యాటక ఆకర్షణలంటే చాలానే ఉన్నాయండి మీకు దాంట్లో కొన్ని నేను చెప్పదలుచుకున్నవి ఏమిటంటే ముఖ్యంగా మీరు మా ప్లేస్ నుంచి మొదలు పెడతానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేమున్న ఈ ఎన్టిఆర్ డిస్ట్రిక్ట్లో ఆకర్షితంగా ఉండేదేంటంటే ఆకర్షితమే కాదు దైవికంగా కూడా ఉండేది ముందుగా విజయవాడ కనక దుర్గమ్మ గుడి అది చాలా ఆకర్షణగా ఒక ల్యాండ్మార్క్ గుడిగా ఉంటుందది మా ప్రాంతానికి అలాగే హాయ్లాండ్ అనేది ఒకటుంటుంది విజయవాడ హాయ్లాండ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అక్కడికి వాటర్ఫాల్స్లో ఆడుకుంటానికి పిల్లలు పెద్దలు వారం చివరిలో అంటే శని ఆదివారాలు అక్కడకొచ్చి ఆడుకుని మరీ వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు అలాగే ఇంకా పర్యాటకంగా ఉండేవంటే కృష్ణానది బ్యారేజ్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మారేడుమిల్లీ అని రంపచోడవరమని ఇలా ప్రకృతి అందాలు మీరు ఆస్వాదించడానికి అంతంత దూరాన వెళ్ళాల్సి వస్తుంది అది ఆ ప్రాంతం చాలా బాగుంటుంది అలాగే ఇంకా చెప్పాలనుకుంటే కనుక ఇటు పశ్చిమ గోదావరి వైపొస్తే కనుక అన్నాచెల్లెలు గట్టు అనేసి నరసాపురం దగ్గర ఒకటి ఉంటుంది అలాగే దాన్నేమంటారో పేరుపాలెం అనే బీచ్ ఒకటుంటుంది చూడడానికి ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇవి మావి ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా ల్యాండ్మార్క్ అనేవి భారతదేశంలో చూసుకుంటే కనుక ముందుగా మనం పైనుంచి వస్తే కనుక తాజ్మహల్ అనేది ఒక ఎంతో ల్యాండ్మార్కు పొందిన ప్రాంతం అది అలాగే చాలామంది పర్యాటకులు ఇక్కడ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి మరీ దాన్ని చూడడానికి వస్తారు అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి భవనం అది తాజ్మహల్ అనేది దాని తరువాత మనం అలాగా వస్తూ ఉంటే కనుక అయోధ్యరామ్ మందిర్ అనేది ఒకటి కట్టారు అది కూడా ఈ మధ్య చాలా బాగా ఇది చాలా బాగా చూడడానికి ఒక పర్యాటక ప్రాంతంగా మారుతుంది దాంట్లో జనం కూడా చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు ఇంకా మనం అలా చూసుకుంటే హైదరాబాదులో వచ్చేసరికి గోల్కొండ కేవ్ అని లేకపోతే చార్మినార్ అని ఇలాంటివన్నీ కూడా ఒక ల్యాండ్మార్క్లుగా అలాగే చూ చూడడానికి పర్యటించడానికి చాలా అనుగుణంగా ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇంకా మనం ఇటు వెళ్ళిపోతే భద్రాచలం వైపు పాపికొండలని ఇంకా ఇలాంటివన్నీ కూడా మనం చాలా మంచి ప్రకృతిని అస్వాదించడానికి మంచిగా బాగుంటుంది భారతదేశంలో ఇవి ఇవి నేను చెప్పినవి కొన్ని మాత్రమే ఇలా ప్రతి రాష్ట్రంలోను కూడా దేనికి సంబంధించిన ఒక ల్యాండ్మార్క్లనేవి దానికి ఉంటాయి ఇప్పుడు షిరిడి అని లేకపోతే షిరిడిలో షిరిడి సాయిబాబా గుడి టెంపుల్ అని ఇలాగ

కనకదుర్గా గుడి లేకపోతే గుణదల చర్చ్ అనేది ఒకటుంటుంది కొండ మీద చాలా ప్రాముఖ్యత పొందిందది పర్యాటకులు కూడా దాన్ని చూడడానికి అలాగే దేవునితో ఒక సంబంధం ఉన్న దేవుని కోరికలు తీర్చుకుంటానన్నట్టు అలాగ ఏదైనా అనుకున్నది జరిగితే అక్కడికి వెళ్ళేవారు అనుకుంది చెయ్యడానికి అక్కడికి వెళ్తారని నేను తెలుసుకున్నాను అది కూడా ఒక ల్యాండ్మార్క్ క్రింద ఉంటుంది ఈ హాయ్లాండ్ లేకపోతే మారేడుమిల్లి పేరుపాలెం ఇలాంటి బీచ్లన్నీ కూడా ప్రాకృతిక సంబంధం కలిగిన బీచ్లుగా అంటే వాతావరణం మనం అనుభవి అను అనుభూతి చెందుతాము ఒక అక్కడ వెళ్ళగానే చాలా మంచి భావనతో ఎటువంటి టెన్షన్లు అలాగే బాధలు లేకుండా మనం మనల్ని మర్చిపోయి వచ్చే అలల్ని చూడడం లేకపోతే గాలిని వీ ఆస్వాదించడం ఇలా జరుగుతూ ఉంటాయి ఈ మధ్య నేను నా కుటుంబంతో కలిసి నేను అలా ఒకసారి వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళిన మూడు రోజులు కూడా చాలా ఆనందంగా గడపడం జరిగింది